తెలుగు కుటుంబంలో క్షయాన్ని క్రమం తప్పకుండా తినడం అనేది ఆరోగ్యకరమైన మరియు సహజమైన జీవనశైలి ముఖ్యమైన భాగం భావించడానికి ఎందుకంటే అది శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు అందిస్తుంది మన ఆహార సాగు సుగంధద్రవ్యాలు మసాలా అల్లం వెల్లుల్లీ జీలకర్ర దాల్చిన చెక్క వంటి సహజ పదార్థాలు ఉండడం చాలా కషాయ నిత్యం తీసుకోడం శరీరానికి ఆరోగ్యపరమైన చాలా లాభాలు కలిగిస్తుంది మొట్ట మొదటగా క్షయాన్ని జీర్ణక్రియ మెరుగుపర్చటంలో సహాయపడతాయి గ్యాస్ పిండి సమస్యల తలనొప్పి వంటి జీర్ణ సంబంధ సమస్యలు తగ్గించడంలో ఇవి ప్రధాన ముఖ్య పాత్ర పోషిస్తాయి